హలో చెప్పండమ్మ బాగున్నాను మొన్న కాల్ చేసావు కదా

ఇంటర్ ఇంటర్మీడియట్ కదా ఓకే రిసల్ట్స్ వచ్చేయా వెరీ గుడ్ నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకున్నారు ఇంటర్లో ఎంపీసీ ఎంపీసీ అంటే ఇంకా నెక్స్ట్ ఇంజనీరింగ్ అయితే బెటర్ అమ్మ

ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో కూడా మీకు ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంది కదమ్మా బీసీ కదా రియంబర్స్మెంట్ వస్తుంది మీకు ప్రాబ్లమ్ ఏమి లేదు ఫీజు అంతా ఇంకా గవర్నమెంట్ ఏ చూసుకుంటుంది మీరు ఇంక హాస్టల్లో ఉండడానికి అది ఒక్కటి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అంతే

ఊరి దగ్గర మీరు మీది ఎక్కడమ్మా టౌనా లేదంటే పల్లెటూరా సిటీ కదా మరి కాలేజస్ చాలా ఉంటాయి కదా మీరు కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్ వస్తుంది మీకు ఇంకా బెస్ట్ కాలేజ్ రావాలి అంటే మీకు మంచి ర్యాంక్ వచ్చిందంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కాలేజ్ ర్యాంక్ తక్కువ వచ్చింది అంటే ఇంక వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సివస్తుంది కాబట్టి ఎంసెట్కి మీరు బాగా ప్రిపేర్ అయ్యారంటే పర్సంటేజ్ కూడా మీకు బాగా వచ్చింది కదా ఇంటర్లో కాబట్టి ఎంసెట్కి కూడా కొంచెం బాగా ప్రిఫ ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వస్తుంది వచ్చింది అంటే మీ దగ్గరలో మంచి కాలేజ్లో చూసుకోవచ్చు ఇంజనీరింగ్ అయితే బెటర్ ఎంపీసీ తీసుకున్నారు కాబట్టి తీసుకునేటప్పుడు మీరు ప్లాన్ చేసుకుని ఉంటారు కదా ఇంజనీరింగ్ అనే ఇంకా అమ్మాయి కాబట్టి ఈసీఈ అయిన సిఎస్సీ అయిన ఐటీ అయిన ఏదైనా బాగుంటుంది

అడిగి ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి లేదంటే లాంగ్టర్మ్ కోచింగ్ ఏదన్న తీసుకోండి మంచి ర్యాంక్ రావాలంటే మీరు మాట్లాడుకోండి కుర్చోని మీ పేరెంట్స్తో ఓ ఓకే ఫైన్